అవునండి చెప్పండి

ఏవండీ మన దగ్గర అమృతపాణి తర్వాత పచ్చటి పళ్ళు అన్ని ఉంటాయి మీకు ఏ రకం కావాలి ఎన్ని కావాలి

డజన్ వచ్చేసి మన దగ్గర ముప్పై రూపాయల నుంచి వస్తుందండి మీకు ఎన్ని డజన్లు కావాలి ఎక్కువ శాతమైతే మీకు ఒక టెన్ రూపీస్ డిస్కౌంట్ ఇస్తామండి

అంటే డజను ట్వంటీ అంటే మార్కెట్లో ఫిఫ్టీ రూపీస్కి అమ్ముతారండీ మనం ట్వంటీకి ఇస్తున్నామంటే

అవునండి సరేనండి అలాగేనండి అలాగేనండి ఉంటామండి ఎప్పుడూ ఉంటాం రండి మీరు